భారతదేశం ముఖ్యంగా పురాతన భారతదేశం నుంచి భారతదేశంలోని రకరకాల సంస్కృతులు ఉన్నాయి ఈ సంస్కృతులలో భాగంగానే ప్రాచీన శిలాభారతం మధ్యయుగ శిలాభారత చరిత్ర ఆధునిక శిలాభారత చరిత్ర ఇలా రకరకాల సంస్కృతులున్నాయి వీటిని ఆధారంగా చేసుకునే మన భారతదేశంలో ఆర్యులు తర్వాత సింధూ నాగరికత ప్రజలు ఈ సింధు నాగరికతలోని ముఖ్యమైన మొహెంజోదారో నాగరికత హరప్పా నాగరికత ఇట్లాంటి చాలా నాగరికతలున్నాయి సో మన పెద్దలు

సో మతాలు కూడా చాలా ఉన్నాయి ఆ మతాలు మత మతాల పట్ల అందరూ పాటించే విధానాలు ఈ సంస్కృతి చాలా ముఖ్యమైనది ఈ భాష అనేది మన పెద్దల నుంచి ఒక తరం నుంచి ఇంకో తరానికి అలాగే ఈ మార్పు చెందుతూ వస్తుంది అదేవిధంగా మత వ్యవహారాలలో కానీ ఆచార వ్యవహారాలలో కానీ చాలా మార్పులు సంభవిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఒకప్పుడు సతీసహగమనం ఒకప్పుడు సతీసహగమనం అనగా ఇందులోని భర్త చనిపోతే భర్తతో పాటుని భార్యని కూడా చితి మంటల్లో వేసి కాల్చి కాల్చేవారు ఇట్లాంటి నా ఇట్లాంటి ఈ నాగరిక ఎట్లాంటి నాగరికత ఇతంటి ఆచారాలను ఆధునిక భారతదేశం వచ్చేవరకు వీటిని తీసివేసి అట్లాంటి సతీసహగమనాన్ని వితంతు పునర్వివాహాలని ఇట్లాంటి వాటిని రద్దు చేస్తున్నారు బాల్య వివాహాలను కూడా రద్దు చేస్తున్నారు తర్వాత స్త్రీ చనిపోయినప్పుడు ఆమెకి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వితంతు పునర్వివాహాలు కూడా జరపబడుతున్నాయి ఈ విధంగా మన భారతదేశంలో సంస్కృతిని మనం గమనించవచ్చు